ఎక్కువగా వ్యవసాయం ఎలా చేయాలంటే పాతకాలంలో చేసినట్టు ఎడ్ల ఆవు పేడను తీసుకు వెళ్ళి పొలాలలో వేసి సేంద్రీయ ఎరువులుగా అట్లా మార్చి చేయాలి అందుకే మన దేశంలో ఎక్కువగా వ్యవసాయం అనేది తక్కువ అయిపోతుంది అందుకే వ్యవసాయం ఎక్కువ చేయడం వల్ల మనకు పంటలు ఇంకా బాగా పండుతాయి మనం ఇంకా అభివృద్ధి చెందుతాం ఎక్కువగా మన దేశంలో మనం మన రాష్ట్రంలో కానీ ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటే బాగుంటుంది వ్యవసాయం వల్ల బ్రతకగలుగుతున్నారు కాబట్టి వ్యవసాయంతో మనం మన జీవన ఉపాధి సాగుతుంది వ్యవసాయం వల్ల మన దేశానికి రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు అనేవి మన తిండి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఇట్లా అనేక రకాలుగా అవసరమయ్యే వ్యవసాయ వృత్తిని ఎక్కువగా మాను మానుకోకూడదు వ్యవసాయ వృత్తిని చేయాలి చేయడం వలన మనకు ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వ్యవసాయం చేయడం వల్ల అనేకమంది జీవనోపాధి కలుగుతుంది అందరి తిం అన్నం దొరుకుతుంది మరియు వ్యవసాయం ఎందుకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే దీనికోసం వ్యవసాయం చేయాలి కాబట్టి